గొర్రెలు మేకలు ఆవులు ఎద్దులు వ్యవసాయానికి చాలా ఉపయోగపడుతున్నాయి ఈరోజుల్లో ఎద్దులను మనం వాటిని వ్యవసాయ అనుబంధమైన నాగలితో దున్నడానికి కాని వరి మన ఎడ్ల బండి బండి తోటి ర రవాణా చేసుకోవడానికి కాని బస్తాల్లో జార గొట్టడానికి చాలా ఉపయోగపడుతుంటాయి ఈ ఆవులు మనకు పాడినిస్తాయి పాడి పాడి పశువులకు వాటి పేడ వ్యవసాయానికి మనకు ఎరువులాగా ఉపయోగపడుతుంది ఆవుల మూత్రం కూడా ఎరువు మన పంటలకు పిచికారీ చేసుకోవచ్చు చాలా దీనివల్ల పొల్యూషన్ తగ్గుతుంది ఎందుకంటే మనకు ఈ రసాయన మందులు వాడ వాడడం వలన మనకు ఆరోగ్యాని కానీ బొలీ మన వాతావరణంలో మార్పులు ఎదుగుతుండగానూ వీటికంటే గోమూత్రం వాటి పేడ వాటివి ఉపయోగించి సో వాటిని బెల్లం వేసి ఒక కలియబెట్టి నాలుగు ఐదు రోజుల తరువాత పంటలకి పిచికారి చేస్తే చాలా బాగా ఉంటున్నాయి మనకూడా అది తినటానికి కూడా మనకు ఆ పంటలు ఆరోగ్యానికి చాలా మేలుకరం అలాగే బర్రెను కూడా మనం పెంచుకుంటే వ్యవసాయానికి ఎంతో పేడను ఇస్తాయి అవి వాటికి మంచిగా మనకు ఉపయోగపడుతుంది మన వ్యవసాయంలో వచ్చే గడ్డి కాని వరి గడ్డి కాని మన వీటితో మొక్కజొన్న చెస్ చొక్కా కాని వీటికి మేతగా ఉపయోగపడి అట్లా మనకు మనకు అది తింటే మనకు వాటి ద్వారా పేడ లభిస్తుంది కాబట్టి అది వేస్ట్ కాకుండా వీటికి మేపుకుంటే చాలా ఆదా అవుతుంది అలాగే గొర్రెలను మేకలను కూడా మనం పెంచుకుంటే కొంచెం ఎరువులెక్క మనకు అవి గూడా ఇస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రైతులకు చాలా ఎరువులు తగ్గించ ఖర్చులు తగ్గించడానికి మనకు బాగా ఉపయోగపడుతాయి వీటి ఇచ్చే పేడ ద్వారా అదే మనం ఈ పేడ లేకుంటే రసాయన ఎరువులు వాడితే చాలా ఖర్చులు పెరిగి రైతులకి ఆదాయం తగ్గుతుంది ఇవి వేయడం వలన మనకు రసాయనాలు తగ్గించుకొని వీటి నుంచి మనకు చాలా లబ్ది పొందుతున్నాం ఎద్దులను కూడా మన రవాణా కొరకు చాలా ఉపయోగపడుతున్నాయి ఈరోజుల్లో బండి ద్వారా ఎడ్ల బండి ద్వారా మనము వస్త్ ఎరువులను చేరవేసుకోవచ్చు మన పంట పండిన ధాన్యాన్ని కూడా మనం రవాణా చేసుకోవచ్చు అట్లా కొంత ఖర్చు తగ్గుతుంది చాల మంచి ఉపయోగపడుతున్నాయి ఎడ్లు కాని ఆవులు కాని ఇంకా చెప్పాలంటే చాలా మనకు చాల మంది ఇప్పుడు ఈ రోజుల్లో ఏమున్నా ట్రాక్టర్లు వాటిని ఉపయోగించుకుంటూ పోతున్నారు అవి చాలా తప్పు ఎందుకంటే మనము ఎద్దులను ఉపయోగిస్తే చాలా వరకు మనకు ఆదాయం త పెరుగుతుంది డీసెల్ ఖర్చు కాని వేరే కాని మనకు చాలా ఆదా అవుతుంది వాటితోని మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది కాబట్టి వాటిని ఎడ్లని ఎక్కువ మనం ఉపయోగించాలని నేను చెప్తున్నాను మన యొక్క వాతావరణం కూడా మనకు ఆవులు ఎడ్లు కాని ఉంటే మనకు చాలా పొల్యూషన్ కూడా తగ్గుతుంది అంత యంత్రాల మీద ఆధార పడకుండా ఆవులను బర్రెలను పెంచుకుంటే చాలా ఉపయోగపడుతుంటాయి వీటికోసం మనం ప్రత్యేకంగా మన ఆవులను మనమే పెంచుకుంటుపోతూంటే వాటికి పుట్టే బిడ్డలు కూడా వాటి ద్వారానే మనం అన్ని చేసుకోవచ్చు వాటిని లేగ దూడలు అని కాని బర్రెలకు పెట్టె దూడలను కాని మనం పెంచుకుంటే ఆరోగ్యాంగా ఉంటే అవి మనకు అవే మళ్ళీ వాటి పెంచుకోవటానికి మనకు అవసరం మంచి ఇదైతుంది కాబట్టి మనకు పుట్టే మన దగ్గర పుట్టబోయే లేగ దూడలు కాని బర్రెలను కాని వాటిని మంచిగా క్రమశిక్ష మంచిగా పెంచుకుంటూపోతే మనకు చాలా ఆదాయం పెరుగుతుంది ఒక్కొక బర్రెను కొనాలంటే లక్ష రూపాయలు ఆవును కొనాలన్నా ఈరోజుల్లో డబ్భై ఎనభై వేలు అవుతున్నాయి ఖర్చులు కాబట్టి మన లేగ దూడలను మన ఒక బర్రెలు గట్టే దుడ్డెలను వాటిని పెంచుకుంటే మనకు చాలా ఆదాయం మంచిగా వాటిని దాన పెట్టి పెంచుకుంటే మనకు భవిష్యత్తులో అవే నేటి దూడలే రేపటి ఆవులు అన్నట్టు మనం చాలా వాటిని పెంచుకుంటూపోతే మంచిగా ఉంటుంది కొందరు ఎక్కువ శాతం ఏం చేస్తారంటే పాలు ఎక్కువగా తీసి పెట్టటం ఈ రోజుల్లో మళ్ళీ ఎక్కువ మంది ఆయిల్ తీయడానికి కూడా ఎద్దులని ఉపయోగిస్తున్నారు గానుగ ద్వారా ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ అవ్వన్నీ కల్తీ నూనెలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పల్లీలు అనేవి పట్టించుకోడానికి కూడా ఇప్పుడు గానుగలు కూడా మళ్ళీ వస్తున్నాయి కాబట్టి ఎడ్లు మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఈ రోజుల్లో కాకపోతే మనకి చాలా మంది యంత్రాల మీద ఆధారపడుతున్నారు అటు కాకుండా మన యొక్క జీవన శైలి పెరగాలంటే మళ్ళీ ఎద్దులను ఆవులను పెంచుకుంటే మనకు రేపటి తరాలకు భూ సారాన్ని పెంచినట్టయితది మనం పొల్యూషన్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం మనకు ఎంతో ఇవి చాలా మేలు చేస్తాయి కాబట్టి వీటిని ఎద్దులు కాని ఆవులు కాని మన యొక్క గొర్రెలు మేకలు ఇవ్వన్నీ చాలా వ్యవసాయానికి అనుబంధమైన ఇంకా చాలా ఉపయోగపడుతున్నాయి ఎరువుగా కాని మనకి ఎరువులు మంచిగా చాలా వరకు ఖర్చులు తగ్గుతాయి ఈ ఎరువుల ద్వారా మనం రసాయన ఎరువులు వాడిన దానికంటే ఈ వీడి పశువుల పేడను వా వాడిన దానికే ఎక్కువ దిగుబడి వస్తుంది అవి ఎంత అప్పడ అది రసాయన ఎరువులు అవి ఒక వారం కూడా పని చేస్తలేవు ఇవి ఇదే పేడను మనం వేస్తే ఒక సంవత్సరం పాటు మనకు మంచి దిగుబడిని ఇస్తాయి వాటికి మంచిగా భూము భూసారాన్ని పెంచుతుంది భూమి కూడా మనకు చాలా ఎక్కువ రోజులు లైఫ్ ఇస్తుంది పంటలు పెరగటానికి దీని గురించి అందుకే మనం ఎడ్లను ఆవులను గొర్రెలను పెంచుకుంటే మనకు వ్యవసాయానికి ఎంతో బాగా మేలు చేస్తాయి భూసారాన్ని కాపాడుతాయి ఇదొక మంచి విషయం